నేను చాలా వినోద కార్యకలాపాలలో పాల్గొంటాను నా ఖాళీ సమయంలో నేను చాలా వింత వింత పనులు చేస్తు ఉంటాను కొన్నిసార్లు నేను నా మొబైల్ ఫోన్లో ఆటలు ఆడుతు ఉంటాను లేదా నా చుట్టు ప్రక్కల ఉన్న పెద్దవారితో జానపద పాటలు పాడుతు ఉంటాను ఒక్కోసారి మా స్నేహితులు అందరితో కలిసి వినోదాలు దర్శించడానికి థియేటర్లకు పోయేవాళ్ళం ఇలా సంక్రాంతి పండుగ వచ్చినప్పుడు నేను ఖాళీగా ఉన్నప్పుడు మా స్నేహితులతో కలిసి వినోదాల కోసం అలా సినిమా థియేటర్లకు వెళ్ళే వాళ్ళం ఇంకా నేను చదువుకునే సమయంలో తెల్లవారుజామున ఉదయం లేచి న్యూస్ పేపర్ ప్రకటనలు చదవడం అలాంటివి ఇంకా నవలలు చదవడం అలాంటివి నాకు చాలా ఇష్టం